గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో చాలా కొత్త ఉద్యోగాలు పాత్రలు వెలుగులోకి వచ్చాయి అందులో కొన్ని మనం గమనిస్తే ఓటీటి కంటెంట్ క్రియేటర్లు వీళ్ళు నెట్ఫ్లిక్ అమెజాన్ ప్రైమ్ వంటి ప్లాట్ఫామ్ల కోసం ప్రత్యేకమైన కంటెంట్ను సృష్టిస్తారు సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్లు సోషల్ మీడియా ద్వారా ఎంటర్టైన్మెంట్ కంటెంట్ను పంచుకోవడం మరియు ప్రేక్షకులను ఆకర్షించడం వీళ్ళు చేస్తారు గేమ్ డెవలప్పర్లు వీళ్ళు వీడియో గేమ్లను రూపొందిస్తారు ఇలా గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో అనేక కొత్త ఉద్యోగాలు పాత్రలు వెలుగులోకి రావడం మనం గమనిస్తున్నాం ఈ పాత్రలలో ఉద్యోగాలలో యువత ఎంతో ఆసక్తిగా ఉత్సాహంగా విజయవంతంగా రాణించడం కూడా మనం గమనిస్తున్నాం భారతదేశంలోని యువత ముఖ్యంగా కొత్త అవకాశాలు మంచి జీతం వృత్తిపరమైన అభివృద్ధి మరియు సమాజానికి తోడ్పడే కెరీర్ల కోసం ఆశిస్తుంది సాంకేతికత మరియు డిజిటల్ రంగాలపై వారి ఆశక్తి ఎక్కువగా ఉంది అలాగే స్వయం ఉపాధి మరియు సామాజిక ప్రభావం కలిగిన పనులపై కూడా దృష్టి సారిస్తున్నారు